హలో ఆటో డ్రైవరండి మీరు అండి మీరు రానవసరం లేదండి ఎలానో మీరు వచ్చేలోపు కొంచెం ఆలస్యమయ్యేటట్టున్నాది నాకేమో చాలా ముఖ్యమైన పని ఉన్నాది మీరొచ్చేలోపు నా పని కూడా అయిపోయేటట్టు ఉన్నాదండి అందుకే నాకిక్కడ అందుబాటులో ఒక బస్సు దొరికిందండి బస్సెక్కి పోదాం అనుకుంటున్నా అండి మీరు వచ్చే లోపు ఎలానో లేట్ అవుతుంది కదండి అందుకే మీరు రానవసరం లేదండి ఇక్కడ అందుబాటులో బస్సు ఒకటి దొరికింది కదా బస్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి